నా పేరు సంగీత శ్రీ నా మా నాన్న పేరు ఆయగేషన్ మా అమ్మ పేరు చిట్టమ్మ మా నాకిద్దరు అన్నదమ్ములు ఉన్నారు మా అన్న పేరు బాబు మా తమ్ముడు పేరు సరోనా మా తమ్ముడు ఇంటర్ చదువుతున్నాడు మా అన్న కంపెనీలో వర్క్ చేస్తున్నాడు నేను డివ్ డిగ్రీ కంప్లీట్ అయి ఇక్కడ కోర్స్ చేస్తున్నాను మాది చిన్న కుటుంబం మాది పే చిన్న కుటుంబంతో గూడా మా కుటుంబంలో చాలా హ్యాపీగా ఉంటాం మేము ఎక్ ఎక్కువ వేసుకొని చాలా హ్యాపీగా ఉంటాము నేను సిక్స్త్ నుంచి టెంత్ వరకు హాస్టల్ చదివాను నాకు హాస్టల్ లైఫ్ అంటే చాలా చాలా ఇష్టము ఎందుకంటే హాస్టల్లో ఉన్నంత సంతోషం నాకెక్కడ దొరకదు ఎందుకంటే హాస్టెల్ల నాకు నచ్చినట్టు ఫ్రెండ్స్ దొరికారు అక్కడ సండే టైమ్ అయితే బయట పంపిస్తారు సన్ మరి ఎక్కువ చెప్పాలంటే హాస్టల్లో నాకు చాలా చాలా ఇష్టం అది నేను ఊహించలేని హ్యాపీగా ఉంటుంది నాకు మా అన్న ఎలా అంటే నాకు ఎంత ఎంత ఇష్టమంటే నేను చెప్పలేనంత ఇష్టం నేనంటే ఎందుకంటే హాస్టల్లో ఎక్కువగా ఫ్రెండ్స్తో పాటు నైట్ టైమ్ అయితే బాగ ఆట్లాడుతాను బాగా జడలేసుకొని డ్యాన్స్ వేము సాంగ్స్ పాడుకుంటూ అక్కడ వచ్చే చేసుకుంటూ ఉంటాము మరి మాతో పాటు వార్డెన్ కూడా హ్యాపీగా ఉంటారు మాకు మాకక్కడ వార్డెన్ బాగా నచ్చారు ఆ వార్డెన్ పేరు కూడా సుమతి ఆయన్ ఆమె కూడా మాకు బాగా నచ్చింది ఎందుకంటే బాగా వంటలు చేస్తారు ఆమె చేసే వంటలను తింటూ ఉంటే ఎక్కువ లేనంత హ్యాపీగా మా ఎక్కడా ఊహించని ఎందుకంటే అక్కడ దొరికిన సంతోషాన్ని ఎక్కడ చెప్పుకోలే ఏమని తెల్లారైతే స్కూల్కొచ్చేస్తాము స్కూల్కొస్తే అక్కడ ఫ్రెండ్స్ వాళ్లు ఇంకా మ్యాడమ్స్ ఉంటారు సార్ మాకు ఎవ్వరు ఉండరు మేము చదివింది గర్ల్స్ హై స్కూల్ అందరు గర్ల్సే కాబట్టి అందరము ఉంటాము హ్యాపీగా అంత్ కోన్ జాలిగా ఉంటాం మేము ఎందుకంటే స్కూల్లో మాకు నచ్చినట్టు మేమేం చేస్తాం అది మాకు మ్యాడమ్స్ వాళ్లు ఏం అనకుండా సరే సరేనంటారు అది చెప్పలేనంత హ్యాపీనెస్గా ఉంటుంది మాకు స్కూల్లో న్యూ ఇయర్ టైమ్ అయితే ఏ రేపు న్యూ ఇయర్ అయితే ఈరోజు స్కూల్లో మాకేదీ జరగదు పూలన్ని క్లాస్ రూమ్లో క్లీన్ చేసుకొని డెకరేషన్ చేసుకోవడం వల్ల ఫుడ్ తెచ్చుకోవడం ఆఫ్టర్నూన్లో మళ్ళీ కేక్ కటింగ్లు అన్ని చేసుకొనే ఉంటాం మేము ఎందుకంటే మా న్యూ ఇయర్కి సెలబ్రేషన్ ఎలా చేయాలో అలా సెలబ్రేషన్ స్కూల్ స్కూల్లో చేస్తూ ఉంటాం మేము అక్కడ మాకు వచ్చినంత హ్యాపీనెస్ మాకెక్కడా ఉండదు ఇప్పుడికి కూడా మేం మా స్కూల్ లైఫ్ని మిస్ చేస్తున్న మళ్ళీ తిరిగి వస్తుందా అని ఊహిస్తున్నాను కానీ తిరిగి రాదు గడిచిపోయింది ఏది గడిచిపోయిన తర్వాత మళ్ళీ కాలేజ్ లైఫ్కొచ్చాము కాలేజ్ లైఫ్లో కూడా అంతగా హ్యాపీనెస్గా లేదు నాకు కాలేజ్ లైఫ్లో డిసిప్లిన్ద్గా ఉండడం అక్కడ కొత్త ఫ్రెండ్స్ దొరకడం వాళ్లతో పాటు హ్యాపీగా బయటికెళ్లడం అంతే ఉంటుంది మళ్ళీ డిగ్రీ వచ్చెటప్పుడు డిగ్రీలో కూడా నాకు అంతగా హ్యాపిగా ఉండదు ఎందుకంటే నాకు టెంత్ లైఫ్లో ఉన్నట్టు కాలేజ్ లైఫ్లో నాకు అంతలేదు ఎందుకంటే స్ డిగ్రీలో ఎక్కువుగా చూసిన యెక్కడికెళ్లద్ధు డిసిప్లేన్గా ఉండాలి ఒకరితో ఒకరు మాట్లాడకూడదు మాట్లాడిన పనిష్మెంట్ ఇస్తారు మా కాలేజ్లో అలానే మాకు సైలెంట్గా ఉండి ఉండి అలవాటైపోయింది మరింత ఎవరితో మాట్లాడాలన్న కూడా సార్ వాళ్ళు తిడతారు నాకైతే నచ్చట్లేదు ఎందుకంటే టెంత్ వరకి గర్ల్స్లో చదివేసి కాలేజ్లంతా బాయ్స్తో పాటు చదవాలంటే నాకు నచ్చలేదు కాని ఎలాగో చదివి ముగించుకున్నాను నా స్టడీని ముగించిన తర్వాత మరి ఇప్పుడు నేను కోర్స్ చేస్తున్నాను కోర్స్ చేయడంతో నాకు బాగా నచ్చింది ఇక్కడ కాలేజ్ని మళ్ళా ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళతో పాటు జాలీగా ఉంటాను మా అమ్మతో పాటు వంట చేసుకోవడం ఏక బయటకెళ్లడం షికార్లకి ఊర్లకి వెళ్ళడడం అంత నాకు నచ్చింది సండే టైమ్ అయితే చర్చ్కెళ్లడం మళ్ళీ హ్యాపీగా ఉండి ఇంటికొచ్చి మా అమ్మ చేసి పెట్టిన వంటలన్నీ తినడం తినేసి కూర్చొని కాసేపు మా అమ్మ జాలీగా మాట్లాడడం అంత నాకు నచ్చింది మళ్ళీ చెప్పాలంటే నా గురించి హాస్టల్లో ఉన్నట్టు నాకు ఇంటిలో కూడా అంతగా లైట్గానే ఉంది కాని హాస్టల్లో ఎక్కువగా స్టే అయింది కాబట్టి నాకు హాస్టల్ లైఫ్నే బాగా నచ్చింది మరి హాస్టల్లో ఫ్రెండ్స్ని చూసా చూడాలంటే ఇప్పుడు కూడా ఆహ్వానిస్తున్నాను కాని హాస్టల్ లైఫ్ ఉన్నట్టు ఇక్కడ ఎవ్వలు లేరు హాస్టల్ ఫ్రెండ్స్ని కూడా నేను మిస్ అవుతున్నాను కాని నా హాస్టల్ లైఫ్లో ఉన్నట్టు ఇక్క ఎవ్వరు లేదు ఇంట్లో కానీ నేను అంతో ఇంతోనే ఉంటాను కాని హాస్టల్ల అయితే హ్యాపీగా నేను జాలీగా ఉంటాను మరి స్కూల్ చదివేటప్పుడు మమ్మల్ని తిరుపతి తీసుకొని వెళ్లారు బీచ్కి బీచ్ గాలికి మళ్ళీ జూ పార్క్ వెళ్ళాము అక్కడెళ్లి యానిమల్స్ అన్ని చూసేసి మళ్ళీ అక్కడ్నించి హోటల్కెళ్ళాము హోటల్కెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకొని బాగా ఎంజాయ్ చేసి తిన్నాము మళ్ళీ డిగ్రీకొచ్చాక డిగ్రీ లైఫ్లో కూడా మమ్మల్ని టూర్ తీసుకొని ఎల్ ఎప్పుడు తు తీసుకొని వెళ్ళారు ఈసారైతే మమ్మల్ని టూర్ తీసుకొని వెళ్ళారు తీసుకొనెళ్ళి మమ్మల్ని హ్యాపీగా నవ్వించారు అది కూడా టూర్ ప్లేసెస్ కూడా హాంగ్కాంగ్ ఎయిర్కార్ట్ దివున్నామల్లై వేలూర్ అన్నీ వెళ్ళాము హాంగ్కాంగ్లో అయితే అన్నీ వాటర్ఫాల్స్లో నేను మా ఫ్రెండ్స్తో పాటు బోటింగ్ చేసాను బోటింగ్ వెళ్ళి అక్కడి నుండి వచ్చి హ్యాపీగా బస్లో ఎక్కి తినేసి పడుకొని నిద్రపోయాము మళ్ళీ నెక్స్ మళ్ళీ నెక్స్ట్ రోజు ఏకాడ్ వెళ్ళాము ఏకాడ్ వెళ్ళి అక్కడ చూసి ఎక్కువ మంచు చలిగా ఉంటుంది ఆ క్లైమేట్ నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఎక్కడంటే అందరు నచ్చని నచ్చిన అంటే నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఎయిర్కార్ట్లో ఉన్నట్టు ఎక్కడ్లేదు అక్కడ చాక్లెట్ ఫేవర్లు కాఫీ ఫౌడర్ది ఎక్కువుగా ఫేవర్ అక్కడ అక్కడ చాక్లేట్లు కూడా భల్లేగుంటుంది నేను తిని చూసాను భల్లేగుండింది నేను మా ఫ్రెండ్స్ వందరు షాపింగ్ చేసాం అక్కడ అక్కడ షాపింగ్కెళ్తే ఫస్ట్ మమ్మల్ని తినేద తినేదానికి చాక్లేట్ ఇస్తారు తిని చూసిన తర్వాత మళ్ళా తీసుకోమంటారు అక్కడ తిని చూసిన తర్వాత తీసుకున్నాం అక్కడ చాక్లెట్ బాగుంటుంది మళ్ళీ కాఫీ షాప్కెళ్ళాము కాఫీ కూడా బాగుందాడ మళ్ళీ ఫ్రెండ్స్తో పాటు షాపింగ్ అన్ని ముగించిన తర్వాత హోటల్కొచ్చాము హోటల్కొచ్చిన తర్వాత ఎదరెన్ అందరు ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నాము నేను మా ఫ్రెండ్సు ఒక హోటల్కి పోయి ఒకే టేబుల్లోని కూర్చొని టెంప్లేట్లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని చికెన్ రైస్ ఆర్డర్ చేసుకొని తిన్నాము ప్లేట్లో ఇద్దరు ఇద్దరు కూర్చొని తిన్నాము అది తిన్ తిన్నప్పుడు అంత రుచిగా ఉండింది ఎందుకంటే అక్కడికొచ్చి చికెన్ రైస్ బాగుంటుంది మళ్ళీ దోస తిన్నాము మసాలా దోస అక్కడ బాగుంటుంది నాకు నచ్చింది అక్కడ చాక్లెట్ ఫ్లేవరు దోస మసాలా దోస మసాలా దోస తింటూ ఉంటే ఇప్పుడున్న చెప్పలేనంత ఆనందం ఉంటుంది దాంటి ఆ దోసలే మాసాలలో అనియన్ చిన్నచిన్నగా కట్ చేసి వేస్తారు కస్సేసి ఫ్యామిలీ దోస లాగా అడిగారు అంతే తింటూ ఉంటే ఎక్కడో పోతూ ఉంటుంది మైండ్ సెట్ అందుకే మసాలా దోస అంటే చాలా చాలా ఇష్టం ఇంకొకసారి ఎప్పుడైనా యాడికన్నా ఎళ్ళినప్పుడైనా మసాలా దోస తినాలనే అనుకుంటున్నాను మరి అక్కడ్నుంచి వచ్చేసిన తర్వాత తిరువనామ తిరువనామలై వెళ్ళాము అక్కడెళ్లి ఈశ్వర్ టెంపుల్ని చూసుకున్నాము అక్కడ్నుంచి వచ్చి వేలూర్కెళ్ళాము వేలూర్కెళ్ళి గోల్డెన్ టెంపుల్ని చూసాం చూసేసి అక్కడ షాపింగ్ అంత చేసుకున్నాము చేసుకొని బస్లో వచ్చేటప్పుడు బస్లోకి రచ్చరచ్చగా చేసుకొని సార్లని సార్ వాళ్ళని కిండల్ చేసుకొని టైమ్స్ప్లేస్తో డ్రైవర్ అంకుల్ని చేసుకొని వస్తూ ఉంటే బాగా జాలీగా ఉండింది మాకు టూర్లో గుడా మాకు జాలీగా చేసాము బస్ ఇంకా అల్లరి వచ్చి మేము టూర్లో చేసాము టూర్లో అయితే చాలా చాలా చాలా చేశాం ఉన్నాం ఎందుకంటే టూర్లో అయితే మేము స్టూడెంట్స్ సార్ లాగ లేదు జస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉన్నాము అది నాకు చాలా చాలా చాలా నచ్చింది అలా వెళ్లానంటే ఇంకోసారి ఎప్పుడు వెళ్తాం ఊహించలేని ఆలోచన వస్తుంది కానీ మా సార్ వోళ్ళని ఫ్రెండ్స్ ని అందర్నీ మిస్ అవుతున్నాను నేను మిస్ అవుతున్నానంటే ఎంత మిస్ అవుతున్నానో అంత మిస్ అవుతున్నాను అంతే ఇంకా చెప్పాలంటే నా గురించి ఇంట్లో ఉంటే మా అమ్మతో పాటు జాలీగా వంట చేసుకుని ఉంట్ వంట చేయడం మా అమ్మ మాకు జాలా చాలా నేర్పిస్తారు మరి మా అవ్వ తాతలతో జాలీగా ఉంటం ఎప్పుడు చూసినా మా తతవాళ్లతోని గొడవలు పడుతూ ఉంటాను నేను గొడవలు పడాలంటే మా తాతకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే నేను ఒక్క రోజు మాట్లాడకపోయినా మా తాతయ్యకి ఏదోలాగ అయిపోతూనే ఉంటుంది అందుకని మా తాతోళ్లతోని ఎక్కువగానే జాలీగా ఉంటాను మరి చూస్తే మా నాన్న మా నాన్న నాకు ఏది అడిగిన తీసిస్తారు అండ్ మరి ఇప్పటికి కూడా మా నాన్న నన్ను ఇంతవరకు ఏం అనలేదు ఎందుకంటే మా నాన్న అంటే మాకు చాలా చాలా ఇష్టం నా లైఫ్ అంత ఇంట్లో గడిచిపోయిందని నాకిలా ఊహిస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు చాలా చాలా నచ్చింది స్కూల్ లైఫ్ స్కూల్ లైఫ్ మార్చినట్టు ఇంకెక్కడ ఉండదు